హలో లజీజ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ అవును సార్ ఈ సరౌండింగ్స్లోనే మా హోటల్లోనే అది ఫేమసు ఇంకా ఏం కావాలి సార్ ఎన్ని ప్లేట్లు కావాలి చికెన్ బిర్యానీ చాలా ఫేమస్ సార్ తరువాత మటన్ దమ్ బిర్యానీ ఫేమసు ఇంకా నాన్ వెజ్లో వస్తే ఫిష్ ఫ్రై చాలా ఫేమస్ ప్రాన్ పెప్పర్ ఫ్రై ఫేమస్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు వచ్చి మొత్తం కాస్ట్ వచ్చి థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర వస్తుంది మీరు ఫోన్పే చేస్తారా లేకుంటే డెలివరీ బాయ్ దగ్గర బిల్ ఇచ్చి పంపిస్తే క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారా సార్ ఓకే సార్ ఇది మీ వాట్సాప్ నెంబరేనా సార్ ఓకే సార్ ఆ తప్పకుండా ఎందుకంటే అడ్రస్ చెప్తే కొంచెం రావడానికి ఇబ్బంది పడుతున్నారు తర్వాత డెలివరీ కూడా లేట్ అయిపోతుంది మీరు కొంచెం లొకేషన్ షేర్ చేసారంటే మాకు కొంచెం ఈజీగా ఉంటుంది రావడానికి ఓకే సార్ తప్పకుండా మేము వన్ థర్టీలోపల వచ్చేస్తాము డెలివరీ ఇచ్చేస్తాము లొకేషన్ మాత్రం కొంచెం షేర్ చెయ్యండి తరువాత బిల్ కూడా నేను పంపిస్తాను మీకు వాట్సాప్లోనే చెక్ చేసుకోండి మీరు డెలివరీ దగ్గ డెలివరీ బాయ్ దగ్గర అయినా ఇచ్చెయ్యండి నాకు ఫోన్పే అయినా చెయ్యండి ఏదైనా ఓకే తప్పకుండా ఓకే ఓకే సార్ కొంచెం డెలివరీ బాయ్ కాల్ చేసినప్పుడు కొంచెం లిఫ్ట్ చెయ్యండి ఎందుకంటే మళ్ళీ తను వెతుక్కుంటూ ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ